ఇది నా డిగ్రీ కాలేజీలో మొదలైంది మొదట్లో నాకు పక్షుల పట్ల అంతగా ఆసక్తి ఉండేది కాదు కానీ ఒకరోజు మా కాలేజీ నోటిస్ బోర్డులో బర్డింగ్ క్లబ్ నమోదు ప్రారంభమైనది చూశాను పర్యావరణాన్ని ప్రేమించి నాకు ఇది ఆసక్తికరంగా అనిపించింది సరే ఒకసారి చూసేద్దాం అని నా పేరు నమోదు చేసుకున్నాను మొదటి ఫీల్డ్ ట్రిప్ రోజు నా జీవితం మార్చింది ఉదయం ఐదు గంటలకు లేచి బ్యాగు తయారు చేసుకుని వెళ్ళాము అడవిలోకి వెళ్ళిన వెంటనే మన చుట్టు ఉన్న ప్రకృతి ఆ నిశబ్ద పక్షుల కూతలు అన్నీ కలిసి వచ్చినప్పుడు ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టానని అనిపించింది మనం అలా చూస్తుండగానే మా క్లబ్బు మెంబర్స్లో ఒకరు చేత చేసి ఆ మామిడి చెట్ల పైన ఉన్నది ఇండియన్ పిట్టా అన్నారు ఆ పక్షిని చూడగానే నాకు ఆశ్చర్యం వేసింది ఎంత అందమైన రంగులు నిజంగా చిత్రకళా శిల్పంగా అనిపించింది ఆ రోజు నుండి నా ప్రయాణం మొదలైంది ప్రతీ వారాంతం ప్రతి వారాంతం కొత్త ప్రాంతాలకు వెళ్ళడం రకరకాల పక్షులను గమనించడం మొదలైయింది ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను నేను తీసిన కొన్ని పక్షుల ఫోటోలు రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా ప్రదర్శింపబడ్డాయి ప్రతి పక్షి గురించి తెలుసుకోవడం వాటి జీవిత విధానాలు వలస ప్రయాణాలు వాటి గొంతుల కల శబ్దాలు ఇవన్నీ తెలుసుకుంటు ముందుకు వెళ్ళాను నాకు అనుభూతి కలిగింది ఇవి కేవలం జీవులు కాదు ప్రకృతిలో ఒక అద్భుత భాగం ఈ అనుభవం నాకు చాలా ముఖ్యమైన జీవిత పాఠాలను నేర్పింది సహనం కొన్ని పక్షులను కనుగొనడానికి గంటల తరబడి స్థిరంగా కూర్చోని ఉండాలి చిన్న చిన్న శబ్ధలకు అవి ఎగిరిపోతాయి అందుకే తీరని ఓర్పు అలవాటు అయింది